నేను నైంత్ నైంత్ క్లాస్ చదివేటప్పుడు వంట చేయడం మొదలుపెట్టాను ఆరోజు నేను ఎగ్ రైస్ చేయడం మొదలుపెట్టాను ఎగ్ రైస్ అంటే రైస్లో కారంపొడి కొంచెం నూనె అందులో కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి మంచిగా చేసి అందులో ఎక్స్ కొట్టి మంచిగా ఫ్రై చేసి అన్నం వేస్తే ఎగ్ రైస్లాగా అవుతుంది అలా నేను ఎగ్ రైస్ చేయడం మొదలు పెట్టాను ఫస్ట్ ఎగ్ రైస్ చేశాను ఎగ్ రైస్ చేశాక నెక్స్ట్ నుంచి నేను వంటలపై చాలా ఇంట్రెస్ట్ చూయించేదాన్ని అలా నేను చాలా వంటలు నేర్చుకున్నారు చికెన్ మటన్ బిర్యానీ ప్రతి ఒక్కటి చేసేదాన్ని అలా చాలా వంటలు చేశాను నేను ఎలా అంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ నా వంట తిన్నవాళ్ళందరూ నీ వంట చాలా బాగుంది అని చెప్పేవారు అంత బాగా నేను వంటలు చేసేదాన్ని అలా వంటలు చేస్తూ నేను చాలా ఎదిగాను అందుకే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఇంకా వంట చేయడం అంటే నాకు ఒక ఆర్ట్ లాంటిది నేను అలా వంటలు చేస్తూనే ఉంటా చేస్తున్న కొద్ది ఇంకా కొత్త ఐటెం చేయ బుద్ధి అవుతుంది నాకు అలా నేను చాలా వంటలు రకరకాల వంటలు చేస్తాను కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తాను అలా నేను చాలా వంటలు చేస్తాను